నేను మా ఊరిలో వినాయక చవితి వినాయక చవితి కోసం ఒక మట్టి వినాయకుణ్ణి చేసాను నేను నా మిత్రుల సహాయంతో మట్టి వినాయకుణ్ణి చేసి మా ఇంటి దగ్గర ఉంచాను మట్టి వినాయకుణ్ణి తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది రోజులు అయిన తరువాత ఆ వినాయకుణ్ణి ఒక నదిలో నిమజ్జనం చేసాను ఆ అనుభవం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ మట్టి వినాయకుణ్ణి చేసిన తరువాత తొమ్మిది రోజులు ఉంచిన తరువాత వెంటనే వినాయకుని నిమజ్జనం చేయాలంటే మనసు ఒప్పలేదు కాకపోతే నిమజ్జనం చేస్తే తప్ప నిమజ్జనం చేయడం తప్పనిసరి కాబట్టి చేయవలసి వచ్చింది ఆ అనుభవం చాలా మంచి ఆనందాన్ని ఇచ్చింది ఆ అనుభవం ఎప్పటికీ నా జీవితంలో మరువలేనిది ఆ మట్టి వినాయకుణ్ణి చేసినంతసేపు నేను ఎంతో భయపడ్డాను కాకపోతే కాని ఆ మట్టి వినాయకుణ్ణి చేసిన తరువాత మట్టి విగ్రహం చాలా అందంగా వచ్చింది అది చూసి నా మిత్రులు నన్ను ఎంతో మెచ్చుకున్నారు